నమస్కారం నమస్కారం అండి మాకు కొన్ని సరుకులు కావాలండి నేను చెప్తాను కడతారా చెప్తున్నానండి రాసుకోండి ఉప్పు ఉంటుంది కదండీ ఉప్పు ఉప్ ఉప్పు అండి ఉప్పు ఇది మాములు ఉప్పు కాదండి కల్లుప్పు కావాలండి మాకు కల్లుప్పే కేజీ కావాలండి ఉప్పు తర్వాత బెల్లం అండి బెల్లము స్పటిక బెల్లం గెట్టి బెల్లం ఒక కేజీ కావాలండి ఇంకా నెయ్య నెయ్య ఒక అర కేజీ కావాలండి హట్సన్ వద్దండి ఎప్పుడు వాడలేదు దొడ్లాయే వాడతాం మేము తర్వాత మిల్కు అంటే పాలు అండి పాలు పాలు కూడా అర లీటర్ కావాలండి అదే లీటర్ కావాలండి రెండు ఇవ్వండి ఇంకా కాలీఫ్లవరు పొడి అంటారు కదండి కార్న్ ఫ్లోర్ పొడి అది కూడా కావాలండి అదొక అర కేజీ కావాలండి ఇంకా సెనగపిండి షుగర్ షుగర్ షుగర్ కేజీ అండి ఎప్పుడులాగానే బియ్యం బస్తా ఒక ఇరవై ఐదు కేజీలది ఒకటండి అవే మొన్న మీరు వేరే బియ్యం ఏదో ఇచ్చారండి అది ఎప్పుడు కోటా బియ్యం లెక్క ఉడికినా సరే అలా ముద్ధ కింద ఉండిపోయింది ఈసారి కొంచం వేరేది ఏదన్న ఇవ్వండి ఈసారి మంచిగా ఒక త్రిబుల్ సెవెన్ ట్రై చేద్దాం అండి త్రిబుల్ సెవెన్ ఒకటి అండి సరే అండి అదో అంటే ఈ బస్తా ఓ బస్తా ఎయ్యండి ఇరవై ఐదు కేజీలది వేరుశనగ గుళ్ళు ఎప్పుడు లాగానే అర కేజీ ఇయ్యండి ఇంకా పచ్చి శెనగ పప్పు ఇంకా అవి పచ్చి శెనగ పప్పు అది ఓ పావు కేజీ ఇయ్యండి ఇంకా అవన్నీ ఒక రెండు వందల యాభై గ్రాములు వేయండి ఇప్పుడు చెప్పారు ఇప్పుడు చెప్పారు కదండీ ధనియాలు కిస్మిస్ జీడిపప్పు ఇంకా పెసరపప్పు రెండు కేజీలు వెయ్యండి టీ పొడి రెండు రెండు బాక్సులు వెయ్యండి ఇంకా అది చెప్తాను చూడండి కందిపప్పు రెండు కేజీలు అండి పెసరపప్పు రెండు కేజీలు అండి మిన్ మినప్పప్పు రెండు కేజీలు అండి సెనగ పప్పు కేజీ అండి ఆవాలు అర కేజీ అండి జీలకర్ర పావు కేజీ ఎండు మిర్చి ఉన్నాయి అండి జీలకర్ర పావు కేజీ అండి మెంతులు పావు కేజీ ఇంకా ఇంగువ అదే చిన్న డబ్బా ఉంటుంది కదండీ ఎంతండీ ఎంతది పది రూపాయిలిది కాకుండా యాభై రూపాయలది ఏదో ఉందేమో సరే పది రూపాయిల డబ్బాలు రెండు వెయ్యండి సబ్బులు ఏమున్నాయి అండి మీ దగ్గర సిన్తోల్ సిన్తోల్ లేవా సిన్తోల్ ఒక నాలుగు వెయ్యండి ఇంకా పంచదార చెప్పానా అండి షాంపోలు కార్తీక ఒక దండ వెయ్యండి ఇంకా మర్చిపోయానండి జెట్ కాయిల్స్ వద్దండి ఆలౌటు ఒకటి ఇవ్వండి అదే రెండు ఉంటాయి కదండీ ప్యాక్కు

సర్ఫు టాప్ లోడ్ వాషింగ్ మిషన్ ఉంటుంది కదండీ దానికి సంబంధించి లిక్విడు అది ఇవ్వండి ఇంకా రిన్ సోపులు నాలుగు ఇవ్వండి రిన్ సోపులు నాలుగు ఇంకా కంఫర్ట్ ఉంటుంది కదండీ అది ఇంకా నూనె అంటే సన్ఫ్లవర్ ఆయిల్ నాలుగు ప్యాకెట్లు ఇవ్వండి ఇంకా ఇడ్లీ రవ్వ ఓ కేజీ ఇంక పుట్నాల పప్పు ఉంది చూడండి పుట్

పుట్నాల పప్పు పావు కేజీ వెయ్యండి బిర్యానీ సరుకులు ప్యాకెట్లు ఉంటాయి కదండీ ఇరవై ఐదు రూపాయలవి అవి మూడు ఇవ్వండి అంతే అండి అంతే అండి మా ఇంటి అడ్రస్ తెలుసు కదండీ అక్కడికి పంపిచ్చండి

అదే సరుకులుతో పాటు తెచ్చేయండి నేను అక్కడ ఇచ్చేస్తాను సరే అన్నా ఐతే ఉంటాను